పదో తరగతి వరకు పరీక్షలు వాయిదా వేయవలసిన అవసరమే లేదు ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టడం నిర్వహించడం వలన ప్రతీ విద్యార్థి తనలో ఉన్న తప్పులను తనలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుంటూ ఆపై తరగతులకు ముందుకు వెళతారు పరీక్షలు లేకపోతే వాళ్ళ బుద్ధి మందగించి ఎప్పటికప్పుడు చదువు అనేదాన్ని నిర్లక్ష్యం చేస్తారు